నా ఉద్దేశంలో పల్లె సమూహంలో ప్రయాణ పర్ పర్యాటకాన్ని ఎక్కువగా ప్రోత్సహించడానికే అయితే ముందు సరైన రోడ్లు ఉండాలి తర్వాత ప్రయాణించడానికి వసతులు ఉండాలి అంటే బస్సులు కానీ ఆటోలు కానీ రిక్షాలు కానీ ఉండాలి అంటే లోపలోకి వచ్చి వాళ్ళందరూ చూడటానికి ముందు సరైన దారి లేదు ఆ దారి ఉన్నప్పుడు బస్సులు కానీ ఆటోలు కానీ వస్తాయి ముందు రోడ్ సరిగ్గా లేనప్పుడు ఆ వాహనాలు లోపలికి ఎలా రాగలుగుతాయి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని పర్యాటక ప్రదేశాలు చాలా లోపలికి ఉంటాయి అక్కడికి దారులు బాగోకపోవడం వల్ల వాహనాలు రాలేకపోతున్నాయి అదే మంచి రోడ్లు ఉన్నట్లయితే ఆ వాహనాలు లోపలికి వస్తాయి వచ్చే పర్యాటకులకి ఆ యొక్క ప్రదేశాన్ని చూడడానికి ఎంతో సులువుగా ఉంటుంది మనకి వాహనాలు లెవ్ లేనందున కొంచెం ఇబ్బంది కలుగుతుంది వాన వచ్చినప్పుడు ఆ మట్టి అంతా బురదగా మారి జారిపోవడం జరుగుతుంది అదే ఒక సరైన మంచి మార్గం రోడ్ వేసినట్లయితే ఆ యొక్క మంచి మార్గంలో మనం వాహనంతో వెళ్తే పని సులువవుతుంది అందిరికీ వీలుగా అందుబాటుగా సౌకర్యంగా ఉంటుంది ఇది నేను చెప్పాలనుకున్న ఆ యొక్క ఉద్దేశం